హలో అదేనండి ప్లంబరేనా అండి అదేనండి లక్ష్మిగారిని అడిగితే మొన్న వాళ్ళింట్లో ప్లంబింగ్ పనులు చేసారంట కదా మీ నెంబర్ ఇచ్చారు మేము వాళ్ళింటి పక్క వాళ్ళమేనండి ఇలాగా మాకు ఏంటంటే మాకు బాత్రూంలో కుళాయి ఒకటి పాడైపోయిందండీ అది అందులోంచి వాటర్ రావడం లేదు స్టక్ అయిపోయింది ఏంటో మరి అదొకటి చూడాలండి ఇంకోకటి ఏంటంటే మాకు వాటర్ ట్యాంక్కి కూడా ఇది రావడం లేదండి కుళాయిలకి సప్లై చేసుకుంటాం కదా పైప్స్ ఆ పైప్స్లో ఏదో అడ్డం ఉన్నట్టుగా వస్తుందండి ఒకసారి అది కూడా చూడాలి ఇంకొకటి ఏంటంటే మాకు బయట బట్టలు అవీ ఉతుక్కోడానికి ఒక కుళాయి వేయించుకుందాం ఎక్స్ట్రాగా అనుకుంటున్నానండి అవి కూడా ఒక్కసారి చూడాలండి మీరు అదీ మా ఇంటికి ఎప్పుడు వస్తారు మరి మీరు

ఓకే అండి అదేనండి లక్ష్మిగారి ఇల్లు ఉంది కదా దానికి ఆపోసిట్లో ఉంటామన్నమాట మేము డైరెక్ట్గా మీరు అక్కడికి వస్తే ఆవిడ నాకు ఫోన్ చేస్తారు నేనొచ్చి చూపిస్తూ ఉంటాను లేదంటే మీరు వచ్చినా సరే అదీ నాకు ఓకే అండి ఓకే అండి అంటే నాకు కొంచెం క్వాలిటీవే వేయండి అదేనండి అస్తమానం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అందుకే ఒకసారి మీరు చూసి రిపేర్స్ ఇంకా మళ్ళీ పదేపదే నాకు రాకుండా చేసి వెళ్ళాలండి అందుకనే అండి ఒకసారి చెక్ చెయ్యాలండి

అదే అంటే అండీ మరీ బాత్రూమ్లో కుళాయి కదా రావడంలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకే ఒకసారి వస్తే అది కొంచెం ఆ ప్రాబ్లమ్ క్లీ క్లియర్ అవుతుంది కదా సరే సరేనండి అయితే ఓకేనండి ఓకే మీరు ఒకసారి చూసిన తర్వాత మీరు ఎలా చెప్తే అలా చేద్దామండి సరేనండి ఉంటాను అయితే